హలో ఏమ్మ బాగున్నావా బాగున్నాం అమ్మ ఇప్పుడు ఇస్తు ఉన్నారు అమ్మ మీకు అన్నీ వస్తు ఉన్నాయి అన్నీ తీసుకుంటు ఉన్నారు అన్నీ బాగా తీసుకుని బాగా సహాయపడతు ఉంది ఈ గవర్నమెంటు మీకు వస్తు ఉందా మీకు వస్తు ఉన్నాయా ఏమేమి వస్తు ఉన్నాయి

మాకు కూడా ఇక్కడ మాకు కూడా రైతు భరోసా కానీ పించన్లు కానీ ఆ పద్దెనిమిది వేలు వచ్చేది కానీ అమ్మఒడి కానీ రేషన్లో ఫ్రీగా అన్నం బియ్యం వేసేది గానీ గో గోధుమ అవి ఇవి వేసేది అవన్నీ ఇస్తు ఉన్నారు అమ్మ బాగా ఉంది ఇప్పుడు గవర్నమెంట్ బాగా ఇస్తు ఉంది మాకు కూడా కొంచెం సంతోషంగా ఉంది పిల్లలు బాగున్నారా బాగున్నాం అమ్మ

ఇంకా ఏమేమీ ఇస్తారు అక్కడ

సరే అమ్మ ఉంటాను సరే అమ్మ